నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను నాకు ఈ జాబ్ అనేది అవసరం కొద్ది ఎక్కువగా చేయటం జరిగింది నా అదృష్టం కొద్ది నేను కష్టపడడం వల్ల ఈ జాబ్ వచ్చింది ప్రస్తుతం నేను ఉద్యోగంతో పాటు బయట వ్యవసాయం వ్యాపారం కూడా చేస్తున్నాను నాకు వ్యవసాయం వ్యాపారం చేసి డబ్బులు ఇంకా సంపాదించడము అంటే చాలా ఇష్టము ముఖ్యంగా నేను రిటైర్ అయిన తరువాత బాగా వ్యాపారం చేసి బాగా సెటిల్ అవ్వాలని నాకు ఆసక్తిగా ఉంది నేను ఉన్న వ్యాపారంలో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలని నా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశ రిటైర్ అయిన తర్వాత పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టి నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతాను